నేను ఈమధ్య ఒక ఫోను కొన్నాను అండీ రియల్మీ నైన్ ప్రో ప్లస్ ఫైవ్ జి అని ఆ ఫోన్కి ముఖ్యంగా అంటే చెప్పుకోవాలి అంటే కెమెరాలు మాత్రం చాలా అద్భుతంగా ఉంది అండి దాంట్లో సోనీ కంపెనీ సెన్సార్స్ వాడారు అండి అది చాలా క్లియర్గా ఫోటోలు తీస్తుంది అంతే కాకుండా డిస్ప్లే ఏమో ఫుల్ అమోల్ద్ డిస్ప్లే ఉంది అండి మళ్ళీ ఫింగర్ ప్రింట్ కూడా ఇన్బిల్డ్ అదే స్క్రీన్లోనే ఉంటుంది అండి ఫింగర్ప్రింట్ అది చాలా బాగా నచ్చింది నాకు ఫోన్ కూడా చాలా తక్కువ వెయిట్ ఉంటుంది అండి అది పట్టుకున్న కానీ అంత బరువుగా అనిపించదు అంతేగాకుండా దాని చార్జింగ్ కూడా చాలా స్పీడ్గా ఎక్కువ అవుతుందండి అది డార్క్ చార్జింగ్ అంటా అండి అది మొత్తం అరగంటలోనే మీకు సున్నా నుంచి వందకి వెళ్ళిపోతుందండీ చాలా బాగా పనిచేస్తుంది ఫోన్ కూడా దాంట్లో వాడిన చిప్ ఏమో మీడియాటెక్ నైన్ ట్వంటీ ఫైవ్ జి ప్రాసెసర్ అండీ అది ఫైవ్ జి సిమ్ని రెండింటినీ హ్యాండిల్ చేయగలుగుతుంది రెండు ఫైవ్ జి సిమ్ల్ని మళ్ళీ దాన్ని వన్ టెరాబైట్ వరకు

మెమొరీని ఎక్స్టెండ్ చేయవచ్చు అండి నేను తీసుకున్నది అయితే వన్ ట్వంటీ ఎయిట్ జిబి అండి అది మామూలుగా సరిపోతుంది కాకపోతే ఇంకా మీరు ఎక్స్టెండ్ చేసుకోవాలి అనుకుంటే వన్ టేరాబైట్ వరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అండి మళ్ళీ ఇంకా చెప్పాలి అంటే అది డిజైన్ కూడా చాలా బాగుంది అండి అంటే కొంచెం క్రియేటివ్గా వెనకాల ప్యానల్ మొత్తం మెరుస్తూ గ్లాస్ లాగా ఉంటుంది అండి కాకపోతే అది కొంచెం ఫింగర్ప్రింట్స్ గట్టా అట్రాక్ట్ చేస్తున్నాయి అది తప్ప మిగిలింది అంతా మాత్రం చాలా బాగుంది అండి దానికి కేస్ కూడా ఇస్తున్నాడు ఆ కేసు వేసుకున్నా కానీ మీ వెనకాల లుక్ మాత్రం ఏమీ పోవట్లేదు కెమెరాస్ కూడా చాలా పెద్దగా ఉండి కొంచెం స్టైల్గా కనిపిస్తున్నాయి అండి మొత్తం ఫోన్ మాత్రం మొత్తానికి చాలా బాగుంది అండి